మా ఇంటి దగ్గర బాబాయి చేపలు పట్టడానికి వెళ్తా ఉండేవాడు అయితే తను ఏమి చెప్పాడంటే ఇంతకుముందు సముద్రంలో రెండు రోజులు గడిపిన నాకు ఎన్నో చేపలు దొరికేవి కానీ ఇప్పుడు సముద్రంలో వారం రోజులు గడుపుతున్న సరే నాకు కొద్ది చేపలే పడుతున్నాయని చెప్పాడు దానికి కారణం చేపలు దూరంగా వెళ్ళి నివసించటమే కాకుండా సముద్రపు దరిదాపుల్లో ఉండకపోవడమే దాని జనాభా కూడా తగ్గిపోవడమే దానికి కారణం ఏమిటంటే చేపలు పట్టకోని కొన్ని యొక్క తేదీలలో చేపలు పట్టడం అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్రంలో ఎక్కువగా కలిసిపోవడం ఫ్యాక్టరీల నుంచి వస్తున్నా అనవసరపు నీటినీ సముద్రంలో కలిపి వేయడం అంతేకాకుండా సముద్రంలో క్రూడ్ ఆయిల్ వంటి షిప్పుల్లో ఆయిల్ లీక్ అయ్యి అది సముద్రంలో కలిసిపోవడం వల్ల నీటి కాలుష్యం అధికంగా జరగడం జరుగుతుంది ఎక్కువగా అయితే ప్లాస్టిక్ వ్యర్ధాలు చేపలు తిని చనిపో సాగుతున్నాయి అంతేకాకుండా ఈ వ్యర్ధాలు ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాలు ఈ ఆయిల్ పొల్యూషన్ అనేది నీటిలో ఎక్కువైపోయి అవి చేపల మీద ప్రభావం చూపి చేపలు జనాభా తగ్గిపో సాగుతుంది దాని మీద బతుకుతున్న మత్స్యకారులు కూడా ఎంతగానో నష్టపోతున్నారు